రసాయనం పురుగుల మందుని ఎలా నాశనం చేస్తాయని మీరు అనుకుంటున్నారా మీరు ఏమైనా మార్పులను గమనించారా ఇతర ప్రత్యయాలులేంటి రసాయనాలు యూజ్ చేయడం వల్ల భూమి సారత్వం తగ్గిపోతుంది దానివల్ల భూమికి అది తగ్గిపోవడం వల్ల మనకి పంట దిగుబడి రాలేకపోతుంది రానురాను ఇది చాలా ఎక్కువ అవుతుంది ఎం ఎక్కువ పంట కోసం చాలామంది ఫెర్టిలైజర్సే యూజ్ చేస్తున్నారు సో దానివల్ల రానురాను ఇది చాకా పెరిగిపోతుంది ఇలాంటి స్ ఇలాంటి పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఎదు ఎదుర్కోవాల్సి వస్తుంది సో పెస్టిసైడ్స్ నా నార్మల్గా రసాయనాలు యూజ్ చేసే బదులు నార్మల్గా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నార్మల్గా యూజ్ చేసి తగ్గించవచ్చు మన భూమి సారత్వం కోసం మాములుగా బర్రె పేడ అలాంటి చల్లుకొని మనం ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో దానివల్ల తగ్గే ఛాన్సెస్ ఉంటాయి భూమి యొక్క వర్కింగ్ అంటే ఇట్ మీన్స్ అది పనిచేసే సామర్థ్యం పంట దిగుబడి ఎక్కువగా ఇస్ ఇస్తూ ఉంటుంది